మొత్తం మీద మనుషులు జీవితం మెరుగుపడటానికి ఆటలు ఏ విధంగా మంచి ప్రభావం చూపుతాయి ఆటలు మనుషుల జీవితంలో చాలా ప్రభావం ఇస్తాయి మనము ఆడుకోవడానికి చాలా అటలు ఉన్నాయి క్రికెట్ అని కబడ్డీ అని మళ్ళీ ఇంకా ఫుట్బాల్ వాలీబాల్ టెన్నిస్ ఇంకా చాలా చిన్నప్పటి నుంచి ఆడే ఆటలు చాలా ఉన్నాయి తొక్కుడు బిల్ల ఇవన్నీ ఆటలు ఉన్నాయి సెవెన్ స్టోన్స్ ఇవన్నీ ఆడితే మన బాడీ అనేది కొంచెం యాక్టివ్గా ఉంటుంది అట్లా యాక్టివ్గా ఉన్నప్పుడు మనము ఏదైనా చేయగలుగుతాం సో చిన్నప్పటి నుంచి మేము తొక్కుడు బిల్ల ఆడేవాళ్ళం మళ్లీ సైక్లింగ్ చేసేవాళ్ళం అప్పుడు మా బాడీ చాలా ఫ్రీగా ఎంతో యాక్టివ్గా ఉండేవాళ్ళం క్రికెట్ నార్మల్గా క్రికెట్ మనం అంతంత పెద్ద వాళ్ళ కంట పెద్దవాళ్ళలాగా ఆడడం కన్నా నార్మల్గా మనం మనం వేసుకొని ఎంత ఎట్లయినా ఆడుకోవచ్చు క్రికెట్ ఎలా ఆడతారు అటు పదకొండు మంది ఇటు పదకొండు మంది రెండు జట్లు ఉంటాయి పదకొండు పదకొండు మందిలో ఉండి ఒకరు బ్యాటింగ్ చేస్తారు కొంతమంది బౌలింగ్ చేస్తారు అలా ఆడడం వల్ల మనకి చేతులకి ఎక్ససైజ్ అవుతుంది క్రికెట్లో రన్ రన్స్ తీస్తారు సో అలా రన్ చేస్తుంటే మనకి కాళ్ళకి రన్నింగ్ అవి ఎక్ససైజ్ అవుతుంది సో మన కాల్ చేతులు కళ్ళు ఆడిస్తుంటే మన బాడీ బ్లడ్ సర్కులేషన్ అనేటి చాలా బాగా అవుతుంది అలా ఎన్నో ఆటలు కబడ్డీ కబడ్డీలో కూడా మనము రెండు జట్లు ఉంటాయి అటు ఆడతారు ఇటు ఆడతారు వెళ్లి ఒకడిని పట్టుకోవడం అవుట్ అవ్వడము అలా ఉంటుంది అలా కూడా మనం ఫిజికల్గా ఫిట్ అవుతాము మళ్ళీ ఇంకా ఇప్పుడు ఏంటి సెవెన్ స్టోన్స్ బ్రెయిన్ గేమ్స్ కూడా చాలా ఉంటాయి సో సెవెన్ సెవెన్ స్టోన్స్ ఏంటి మధ్యలో సెవెన్ స్టోన్స్ పెట్టి బాల్తో కొట్టి అది కింద పడ్డాక రెండు జట్ల వాళ్ళు ఆడుతారు సో ఒక జుట్టువాళ్లు ఇది బాలు కొట్టారంటే ఇంకో జట్టు వాళ్లతోటి ఆ బాల్ పట్టుకొని కొట్టిన జట్టుని పట్టుకోవాల్సి వస్తుంది

మళ్లీ ఏమంటారు లూడో క్యారమ్స్ అష్టా చమ్మా ఇలాంటివి కూడా ఆడుకోవచ్చు అలాంటివి ఆడితే ఏంటంటే బ్రెయిన్కి పని చెప్తున్నప్పుడు చెప్తున్నట్టు అంటే బాడీకి అంత పెద్దగా చెప్పము కానీ బ్రెయిన్కి పని చెప్తున్నాం సో అవి ఆడితే మన బ్రెయిన్ కొంచెం యాక్టివ్గా అవుతుంది అంటే మొద్దుబారి పోకుండా యాక్టివ్గా ఉంటాం అనమాట అలా ఆడితే ఫిజికల్ ఫిట్నెస్ మన బాడీ ఫిజికల్ ఫిట్నెస్ అవ్వాలంటే బయటకు వచ్చి కొన్ని గేమ్స్ ఆడాలి అలా క్రికెట్ ఆడితే ఎంత బాగుంటుందో అండ్ ఇంకా ఏమంటే కబడ్డీ ఆడవచ్చు క్రికెట్ ఆడవచ్చు ఇలాంటివి ఆడుతుంటే మన బాడీ అనేది లెగ్స్ అండ్ కాళ్లు చేతులు అనేటివి మూవ్ అవుతూ ఉంటాయి కాబట్టి బ్లడ్ సర్కులేషన్ మన నరాల నుంచి అవుతుంటాయి నరాలు అనేటివి ఎప్పుడూ యాక్టివ్గా ఉంటాయి దాని బట్టి మనం బాడీ అనేది కొంచెం గట్టిగా ఏమి అంటారు ఫిట్గా ఉంటుంది ఇంకా ఇంకా చెప్పాలి అంటే అప్పుడు చిన్నప్పటి ఆటలు చాలా బాగుండేవి ఇప్పుడంటేనే అసలు మొద్దు బారిపోయారు ఫోన్లు పట్టుకొని కూర్చొని ఫోన్లోనే ఆడుకుంటు ఉంటున్నారు దానికన్నా ఇప్పుడు చిన్నప్పుడు మేము చాలా బాగా ఆడుకునే వాళ్ళం క్రికెట్ లేకపోతే తొక్కుడు బిల్ల అని సైక్లింగ్ చేసే వాళ్ళము మళ్లీ ఇంకా అంతే అప్పుడు చిన్నప్పుడు ఫోన్స్ లేవు ఫోన్స్ లేకపోయేసరికి అప్పుడు బాగా ఆడుకునే వాళ్ళం సో క్రికెట్ మళ్లీ ఇంకా తొక్కుడు బిల్ల తొక్కుడు బిల్ల అయితే ఎంత బాగా ఆడుకునే వాళ్ళం ఒక ఐదు ఆరు మంది మా ఫ్రెండ్స్ కలిసి కూర్చొని ఆడేవాళ్ళం ఒకళ్ళు ఆడుతుంటే ఒకళ్ళు చూస్తూ ఉండేవాళ్లు రెండు బాక్స్ రెండు బాక్స్లు గీసుకొని మధ్యలో ఒక లైన్ గీసి ఒక అటు ఫోర్ ఇటు ఫోర్ ఇచ్చెల డబ్బాలు గీసుకొని ఒక డబ్బా లేసి మొత్తం ఆ డబ్బా మిగతా డబ్బాలన్నీ తొక్కు కుంటూ కుంటూ వచ్చి ఆడేవాళ్ళం మళ్లీ ఇంకా నాలుగు పిచ్చలాట అని ఒకటుండేది ఆ ఆట ఒక్క ఆట బాగుండేది ఇలాంటి ఆట అప్పుడు మేము ఆడినప్పుడు మేము ఎంతో ఫ్రీగా యాక్టివ్గా ఉండే వాళ్ళం కానీ ఇప్పుడు మాది మాకే అలసట అయిపోయింది అండ్ ఇప్పుడు ఫిజికల్గా ఉండడం చాలా చాలా ఉపయోగము ఎందుకంటే ఇప్పుడున్న ఫుడ్కి మనము మనము తినే ఇప్పుడు ఫుడ్కి ఏదైనా కల్తీ అవుతుంది కాబట్టి మన బాడీ కొంచెము పని చెప్పాలి దాన్నిబట్టి అప్పుడు మనము ఏం చేసిన ఏమంటారు ఉపయోగం ఉంటుంది అందుకే ఫిట్ ఫిజికల్గా ఫిట్ ఉండాలి నాకు నాకు ఇష్టమైన ఆట ఏంటంటే క్రికెట్ ఎందుకంటే అందులో కొంచెం మైండ్ ట్రిక్కీ గేమ్స్ ఏమంటారు కొంచెం ట్రిక్కీగా ఉంటుంది అటు పదకొండు మంది ఇటు పదకొండు మంది ఉండి ఆడతారు కాబట్టి మనకు కొంచెం బాగా అనిపిస్తుంది మన్ నేను నాక్ అందులో బ్యాటింగ్ అంటే చాలా ఇష్టం ఒక ఫోర్ ఒక సిక్స్లు కొట్టుకుంటూ భలే ఆడవచ్చు అది అలా ఆడుతుంటే బాగుంటుంది ఒక ఎంపైర్ ఇప్పుడు ఈ మధ్యన నేను చూసింది క్రికెట్ వరల్డ్ కప్ చూశాను వాళ్ళు ఎంత ఫిట్గా ఉంటారు అసలు క్రికెట్ ఆడేవాళ్లంతా ఎంత బాగుంటారు ఫిట్గా వాళ్ళు వాళ్ళు తీసుకునే మనము ఫిజికల్ ఫిట్నెస్ అనేది గేమ్స్ వల్లనే రాదు మనం తీసుకున్న మనం తీసుకునే ఆహారము ఏదైనా సరే దానివల్ల కూడా వస్తుంది మనం ఎంత ఆడితే అంత మంచిగా ఫుడ్డు కూడా తీసుకోవాల్సి వస్తుంది ఆహారం కూడా తీసుకోవాల్సి వస్తుంది మనం తీసుకునే ఆహారం బట్టి మనం ఆడే ఆటలు బట్టి మన బాడీ అనేది అంతా అంతా ఫిట్గా ఏమంటారు మెరుగుపడుతూ ఉంటాయి మొత్తానికి మన మీద మనుషుల జీవితం మీద మెరుగుపడతాయి ఆటలు ఏ విధంగా మంచి ప్రభావం చెప్తాయంటే

స్ట్రెస్ అనేది పోయి మనకి ప్రశాంతంగా ఉంటుంది అనమాట అట్టా ఆటలు అనేటివి మన మన మీద చాలా ఉపయో మన మీద చాలా చాలా అంటే చాలా చూపిస్తాయి మార్గాలు మనం ఎట్లా జట్టులో ఆడుతున్నాము అట్లే మన జీవితంలో కూడా ఆడాలన్న ఏమంటారు ఆడాలన్న ఉత్సాహం కూడా వస్తుంది జట్టులో మనం ఎట్లా అపోనెంట్గా తీసుకొని ఆడుతామో అట్లనే మన జీవితంలో కూడా ఎలాంటివి వచ్చిన ఎదుర్కొనేటట్టుగా ఉండేలా ఉంటాయి ఎందుకంటే ఆటలు మనకి ఎవరైనా అడ్డు వచ్చినా ఏదైనా వచ్చిన కానివ్వండి మనము ఏమంటారు గెలవాలన్న తపనతో మనము ఏమంటారు గెలవాలన్న తప్పన్నతో ముందుకు వెళ్తాం కదా అట్లే మనుషులు మనం మనుషులు జీవితంలో కూడా మనం బ్రతికే లైఫ్లో కూడా అట్లే మనము ఆడతాం మనం ఏమంటారు ఛాలెంజెస్ అనేటివి ఫేస్ చేయగలుగుతాం సో ఆటల్లో గెలవాలనే తపన ఎట్లా ఉంటుందో అట్లే మనము మనము నిజ జీవితంలో కూడా గెలవాలనే తపన వస్తుందన్నమాట ఆటలు ఎంత బాగా ఆడితే మన నిజ జీవితంలో కూడా గెలవాలనే తపన అంత బాగా వస్తుంది సో మనం దాన్నిబట్టి మనకు అర్థమయింది ఏందంటే ఆటలతో మనము నిజ జీవితాన్ని మన బాడీని మన బ్రెయిన్ని అన్నిటినీ ఉపయోగించుకోవచ్చు అన్నిటిని అందులో ఎగ్జా అందులో ఉదాహరణగా పెట్టుకొని మనము చేస్తే ఆటల్లో ఎట్లైతే గెలుస్తామో అట్లే నిజ జీవితంలో కూడా గెలుస్తాము ఇప్పుడు క్రికెట్లో ఒకళ్ళు ఓడిపోతారు ఒకళ్ళు గెలుస్తారు ఓడిపోయిన వాళ్లు బాధపడుతూ గెలిచిన వారిని గెలిచామని సంతోషపడాలా అంతే మళ్ళీ ఇంకోదానికి కూడా గెలవాలి అన్న తాపన కూడా ఉండాలి అట్లే ఓడిపోయిన వాళ్ళు ఏమనుకోవాలి ఇప్పుడు కాకపోయినా మళ్లీ ఇంకోసారికైనా గెలవాలి అంటే ఇది ఒక పాఠం అయ్యింది మనకి అన్నట్టుగా ఉండాలి ఎవరికైనా అలానే మన లైఫ్లో కూడా అంతే ఇప్పుడు మనం ఏదైనా అనుకున్నామంటే అది అవలేదంటే మళ్ళీ ఇంకోసారి ట్రై చేయాలి ఏదైనా మళ్లీ మళ్లీ ప్రయత్నిస్తేనే వస్తుంది అలానే ఆటల్లో కూడా ప్రయత్నిస్తూనే వస్తుంది అట్లా ఆటలు క్రికెట్ ఆటలు అయినా నిజజీవితమైన ఒక్కటే మనుషుల జీవితాల్లో ఆటలు ఎంత బాగా ఆడితే మనం మన బాడీ అయినా బ్రెయిన్ ఎంత యాక్టివ్గా ఉంటుందో సో అట్లే ఆటలాడితే కూడా మన బాడీ అనేది బ్రెయిన్ అనేది చాలా బాగా పనిచేస్తుంది అనమాట అండ్ ఎప్పుడైనా యాక్టివ్గా ఉంటాం మొద్దు బారి మన మన బుర్ర అనేది మొద్దు బారిపోకుండా యాక్టివ్గా అనేది ఉంటాం మళ్ళీ ఇంకా చెప్పాలా అంటే చాలా చెప్పవచ్చు ఆటలు ప్రభావం మనుషుల మీద చాలా ఉంటుంది మనం ఏ ఆటలాడతామో దాన్నిబట్టి మన బ్రెయిన్ కూడా అలా వర్క్ అవడం స్టార్ట్ అవుతుంది అంటే మనం ఇప్పుడు ఒక ఆట మీద ఆడుతున్నప్పుడు ప్రతి ఆట మీద ప్రతి వేరే వేరే ఆటల మీద వేరే వేరే స్ట్రాటజీస్ ఉంటాయి కాబట్టి ఆ స్ట్రాటజీస్ అన్నీ మన లైఫ్లో ఉపయోగించుకుంటూ మనం ముందుకు వెళ్లాలి గెలవాలి అని అనుకుంటాం మళ్లీ ఇంకా చెప్పాలి అని అంటే వెల్నెస్ అండ్